ఆంధ్రప్రదేశ్ అనేది సహజ సౌందర్యం మరియు సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం పర్యాటకలు ఎత్నించగల కొన్ని జనాధారణ పొందిన వినోద కార్యకలాపాలు లేదా సాహస క్రీడలు నీటి క్రీడలు ఆంధ్రప్రదేశ్లో అనేక నదులు సరస్సులు మరియు సముద్రతీరాలు ఉన్నాయి ఇవి నీటి క్రీడలకు అనుకూలమైనవి పారా సైలింగ్ మరియు పారా గ్లైన్డింగ్ వాటర్ స్కీయింగ్ మరియు జెట్ స్కీయింగ్ బోట్ హైర్ మరియు ప్రాక్టింగ్ వంటి అనేక రకాల నీటి క్రీడలు అందుబాటులో ఉన్నాయి ట్రెక్కింగ్ ఆంధ్రప్రదేశ్లో అనేక అందమైన పర్వతాలు మరియు అనటవులు ఉన్నాయి ఇవి ట్రెక్కింగ్ కు అనుకూలమైనవి కొండలు గుహలు జలపాతాలు మరియు దేవాలయాలను సందర్శించే అనేక ట్రెక్కింగ్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి క్యాంపింగ్ ఆంధ్రప్రదేశ్లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి ఇవి క్యాంపింగ్ కు అనుకూలమైనవి కొండలు అడవులు సరస్సులు మరియు తీరప్రాంతాల్లో అనేక క్యాంపింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి ఈ కార్యకలాపాలు మరియు క్రీడలు ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి